మతవిశ్వాసం అనేది ప్రతి మనిషి యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయము అయితే మత విశ్వాసాల ద్వారా జీవితానికి అర్థాన్ని మరి అదేవిధంగా ఉద్దేశ్యాన్ని ఖచ్చితంగా కనుక్కొనగలం మొట్టమొదటిగా జీవిత అర్థం అంటే ఈ జీవితము ఎందు కొరకు ఈ జీవితం అనేది మనకి ఎవరు ఇచ్చారు మనము ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాము మనం ఎలా జీవించాలి అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది రెండవదిగా ఉద్దేశ్యం అంటే ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాము మనం అసలు ఈ భూమి మీద మనం ఏం చేయాలి ఏ ఉద్దేశ్యముతో మనం ఈ భూమి మీద నివసిస్తున్నాం దేవుడు ఎందుకు మనల్ని భూమి మీదకు పంపించాడు అనేది అర్థం చేసుకోవాలి మన మన జీవితము అర్థాన్ని మన జీవితం యొక్క అర్థాన్ని మనం వెతకాలి మనం ఈ భూమి మీద దేవుణ్ణి కనుగొనాలి దేవుణ్ణి కనుగొని ఆ దేవుని అడుగుజాడలో మనం నడవడం ద్వారా మన జీవితం ఎందుకో మనం ఏం చేస్తున్నామో ఏం చేయకూడదో అనేది ఈ విషయాలు అర్థమవుతాయి రెండవ విధంగా మన జీవితానికి మన జీవితం పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆ ఆలోచన మనం ఈ భూమిని నెరవేరుస్తున్నామా నెరవేర్చటం లేదా ఇవన్నీ ఒక మత విశ్వాసం ద్వారానే ఖచ్చితంగా తెలియబడుతుంది మత విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి తన జీవితానికి కలిగిన అర్థము ఉద్దేశ్యము కనుగొనలేడు ఎందుకంటే మత విశ్వాసములో అంటే దేవుడు ఒక మతము ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే ఓ మనిషి నేను నేను భూమి మీద పెట్టాను దేని కొరకు పెట్టాను నీ కొరకే కాదు ఇతరుల కొరకు కూడా అని చెప్తున్నాడు అదేవిధంగా మనిషి భూమి మీద ఒక ఉద్దేశ్యంతో దేవుడు చేశాడు కనుక ఆ ఉద్దేశ్యాన్ని పక్కదారిన పెట్టి పక్కన పెట్టి తన ఉద్దేశ్యానుసారంగా బ్రతకకూడదు ఇవి మనం మతం ద్వారా నేర్చుకొనగలం